హలో రఘువా అండి ప్లంబర్ని ఏమైన్నా బుక్ చేశారా అండి ఏంటండి ప్రాబ్లమ్ ఓహో అంటే ఎలా అండి

ఓకే ఓకే ఓకే అంటే ఇప్పుడు ఆ ట్యాప్స్ ఒకటి బ్రో ఇ ఇరిగాయి అంతేనా ఇంకా ఏమన్నా ఉందా ఓకే కంప్లీట్గా ఇరిగి ఉంటే మొత్తానికి కొత్తగా వేస్తాం అయితే కొంచెం బ్రాండెడ్వి అట్లాంటివి వేస్తాం అన్నట్టు ఓకే ఓకే మరి ఇంకా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నాయా

ఓకే ఓకే అంటే వాటర్ అట్లే ఆగిపోయి అట్లే ఉంటుంది అన్నట్టు ఓకే ఓకే ఇప్పుడు ఆ ట్యాప్స్ అయితే అండి ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాస్ట్ అంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మంచి బ్రాండెడ్వి అట్లా అన్నారు అనుకోండి కొంచెం ఒక రెండు ట్యాప్స్ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్లో అయిపోతాయి అంటే ఈ బ్రాండెడ్ అన్నట్టు ఏ ఏది పడిపోయినా కూడా అంత

ఓకే ఓకే అంటే ఇద ఇప్పుడు ఏమి చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి మొత్తం ఫుల్ పైప్లైన్ మార్చాలి అండి అంటే ఇవి వేరే ఉంటుంది మొత్తం దీనిది దీన్ని స్టాండర్డ్కి తగ్గట్టు మొత్తం పైప్లైన్ సిస్టమ్ని మార్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది కానీ మీరు అంటున్నారు కదా ఆల్రెడీ ఇ ఎంతముందు కూడా చేశారు అని సరే మీకోసం ఒక పది శాతం డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఓకే ఓకే అండి ఓకే అండి రేపు ఉంటారా అండి ఏ టైం వరుకు ఉంటారా అండి ఓకే అండి నేను ఒక టూ ఓ క్లాక్ వరకు అలా వస్తాను

ఓకే అండి కాల్ చేసి వస్తాను ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మా సర్వీసెస్ తీసుకున్నందుకు